హలో హలో మేము టూరిస్ట్లమండి మేము ఇక్కడ మా ఊరికి ఒక నలభై మందిమి ఉన్నాము

నేను అంటే మా ఊరి నుంచి ఒక యాభై మందిమి మేము టూర్కి రావాలి అనుకుంటున్నామండి హైదరాబాదు హైదరాబాద్ చూడాలి అనుకుంటున్నాము మరి మీరు ఏ ఫెసిలిటీస్ ఇస్తారు మరి మీరు చార్జ్ ఎంత చేస్తారు ఏమేమి చూపిస్తారు

హైదరాబాద్లో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ చిలుకూరి బాలాజీ టెంపుల్ గోల్కొండ కోటా ఇంకా అక్కడున్న చార్మినార్ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతావి ఏవైనా మాకు తెలియని ప్రదేశాలు ఫేమస్సు గుళ్ళు అవన్నీ

మేము నలభై మందిమి వద్దామని అనుకుంటున్నాము అండి మా ఊరులో అంటే మాది పల్లెటూరండి మా ఊరిలోంచి నలభై మంది ఆడవాళ్ళము మాత్రమే వస్తాము ఒక్కొక్క టికె ట్ వచ్చేసి ఎంత పడుతుంది భోజనం కూడా మీరేనా

సరే అండీ మేము ఎవరెవరి పేర్లు అన్నీ మేము మీ నెంబర్కి వాట్సాప్ చేస్తాము నెంబరు ప్లస్ ఎమౌంటు ఎంత అడ్వాన్స్ అనేది మేము పే చేస్తాము ఓకే అండి